వెదురు కళ మరియు వస్తువులను సృష్టించే హస్త కళాకారుల గురించి నాకు తెలుసు మొదటగా నేను వెదురు కళ గురించి మాట్లాడుచున్నాను వెదురు అనేది అడవులలో ఎక్కువగా పెరుగుతుంది ప్రపంచంలో అత్యధికంగా వేగంగా పెరిగే మొక్క ఏది అంటే అది వెదురు వెదురు ఒకరోజుకి ఒక జానడంత ఎత్తు పెరుగుతుంది వెదురు ద్వారా లాభాలు వెదురు ద్వారా పేపర్సు తయారు చేస్తారు వెదురు అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది వెదురు అందమైన చిన్న ఇళ్ళను తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది మరియు వస్తువులను సృష్టించే హస్త కళాకారులు గురించి మాట్లాడుకుందాం నేను మొదటిగా మా మాట్లాడే హస్త కళాకారులు ఎవరు అంటే కుమ్మరి కుమ్మరి అంటే కుండలు తయారు చేసే వ్యక్తిని కుమ్మరి అంటారు అతను తనకు కావలసిన బంక మట్టిని నీటిని అంత సామాగ్రిని ఒక చోట చేర్చుకొని ఒక పరికరంపై దానిని వేసి తనకు నచ్చిన విధంలో తన కుండని తనకు నచ్చిన ఆకారంలో ఆయన దాన్ని తయారు చేసుకొని దానికి అనేక రకాల రంగులను పూసి ఆయన యొక్క కళలను ప్రతీ ప్రతిరూపించుకుంటాడు ఆ కళ దాని ద్వారా ఆ కుమ్మరి చేసే ఆ కుండకు ఆయన చేసే రకాల రకరకాల కలర్స్ ద్వారా ఆ కుండకు అనేది అందం వచ్చేస్తుంది నెక్స్ట్ నేను మాట్లాడేది దుస్తులు తయారు చేసే వారి గురించి దుస్తులు తయారు చేసేవాళ్ళు మగ్గంపై అనేక రకాల ఉన్నిని పెట్టి సారిస్ డ్రెస్సెస్ చాలా రకాలుగా తయారు చేస్తారు సారీస్ ద్వారా దానిపై అనేక రకాల పెయింటింగ్సు కుందన్స్ చేస్తూ చీరలు కూడా చాలా అందంగా తయారు చేస్తారు నాకు తెలిసిన హస్త కళాకారుల గులలో కొందరిని గురించి నేను మాట్లాడాను